ఎవరు లోపలికి రావచ్చు ఎస్ కమిన్ ఓకే మీరు విజ్ఞాన్ అంటే కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అన్నారు కదా ఏయే పరీక్షలు రాసారు మీరు అవునా ఎం ఎంసెట్లో ఎలా వచ్చింది మీకు ఓ మంచిదే చాలా బాగా మంచి విద్యార్థే మీరు ఎనిమిది వందల యాభై మూడు అంటే చాలా కష్టమే అటువంటి మంచి ర్యాంకు సాధించడం అంటే మీరు ఎక్కడ చదువుకున్నారు ఇంటర్ ఎక్కడ చదువుకున్నారు శ్రీ చైతన్యనా ఇంకా మీరు ఇంకా మీరు అడ్వాన్స్ ఎగ్జామ్ రాసాను అన్నారు కదా మరి అది ఎలా వచ్చింది దాని ప్రతిఫలం ఏమిటి తెలుసు అవునా మంచిదేగా మరి మీరు ఐఐటి మడ్రాస్ వద్దనుకొని మరీ విజ్ఞాన్కి రావాల్సిన కా గల కారణం ఏంటో తెలుసుకోవచ్చా నేను మీరు సరైన చోటుకే వచ్చారు మీ అభిరుచికి సరైనదిగా ఉంటుంది ఈ కాలేజీ ఇక్కడ మేము ప్రపంచ వ్యాప్తంలో ఉన్న అతి ఉత్తమమైన టెక్నాలజీ వాడి విద్యార్థులకి అన్నీ కొత్త కొత్త విషయాలు నేర్పిస్తుంటాము ఇక్కడి నుంచి మా విద్యార్థులు అమెరికా పోతుంటారు లేదా లండన్ వెళ్ళీ అక్కడ ఆ కంపెనీల్లో ఉద్యోగాలు చేస్తుంటారు సో మీరు మంచి చోటికే వచ్చారు మీ అడ్మిషన్ గురించి మాట్లాడాలంటే పర్లేదు మీరు మీ చదువు గట్రా బాగానే ఉంది ఇంటర్లోని మీ సీట్ గురించి చూడాలంటే ఇంక మరి ఫీజు ఏమండి మీరు ర్యాంక్ బట్టి వెళ్తున్నారా లేదా మేనేజ్మెంట్ కోటా ఏమైనా తీసుకోవాలని చూస్తున్నారా అంటే ఫీజ్ అంటే ఇప్పుడు మేనేజ్మెంట్ కొటా అడగటం కారణం ఏంటంటే ఇప్పుడు ర్యాంకు బట్టి వెళ్తే మీకు మరి అవన్నీ లభించక పోవచ్చు ఇంక మీకు తెలిసిందే కదా ఎలా ఉంటుంది ఇప్పుడు ఈ ప్రభుత్వం ఏం చేస్తుంటుందో మేము ఎలా ఉంటామో ఇవన్నీ తెలిసిందే ఇంకా కానీ మీరు కాలేజీ మరి మరీ ముఖ్యంగా ఐటి అంటున్నారు ఇంకా అంటే మరి ఇంక మేనేజ్మెంట్ అంటే కష్టం చూడండి మరి డొనేషన్ కాస్త కట్టాల్సి ఉంటుంది మీరు ఇక్కడ జాయిన్ అయిన రోజుని ఇంకా మీకు దాదాపు ఒక పాతిక లక్షలు కనీసం పాతిక లక్షలు లేదా ముఫై లక్షలు ఖచ్చితంగా వస్తుంది ఇంక మీరు ఇక్కడ బాగా చదివి అన్నీ బాగా నేర్చుకుంటే కోట్లు కూడా తెచ్చుకోవచ్చు దాని గురించి మీరు దిగులు పడద్దు అదే మీరు చాలా తెలివిగా ప్రవర్తిస్తున్నారు కెమికలు తెలిసింది ఇలాంటివన్నీ ఐఐటి మద్రాస్ అయితే ఏంటి లేదా వ లండన్లో ఉన్న ఇన్స్టిట్యూట్ అయితే ఏంటి అవన్నీ ఇప్పుడేం నిలబడవు ఐటీయే నిలబడతుంది ఐటీయే ముఖ్యం సరే మీరు మంచి నిర్ణయమే తీసుకున్నారు రేపు ఒకసారి మీ తల్లిదండ్రులతో వచ్చి మాట్లాడండి ఆ అప్లికేషన్ గట్రా ఇస్తాము అది నింపేస్తే ఎల్లుండి నుంచి మీరు వచెయ్యవచ్చు కాలేజీకి మీకు ఇంక అన్ని వసతులు ఇక్కడ కల్పిస్తాము ఇక్కడ ఉండి చదువుకోవాలనుకుంటే మరి దానికి ఇంకొంచెం ఖర్చు అవుతుంది దానికి ఒక ఐదు ఐదు లక్షలు కట్టాల్సి వస్తుంది ఉం ఉండడానికి మీరు ఎంసెట్లో చూస్తేనే ఇప్పుడు ఎనిమిది వందలు యాభై మూడు అంటున్నారు ఇంక ఈ కాలేజీలో విజ్ఞాన్లో చదువుకున్న తర్వాత మీకు పాతిక లక్షలు ఏంటి రెండు కోట్లు వస్తుంది ఎలా కాదనుకున్నా మీరు ఐదు లక్షలు కాకపోతే అప్పుడు యాభై లక్షలు కట్టండి లేదంటే మీరు నాలుగు సంవత్సరాలు అయిన తర్వాత ఉద్యోగం వచ్చాక మా కాలేజీకి కాస్త డొనేషన్ చెయ్యాలనుకున్నా చెయ్యచ్చు సరే అయితే రేపు మీ తల్లిదండ్రులను తీసుకుని వచ్చి మాట్లాడండి సరేనమ్మా ఇంక మీరు వెళ్ళచ్చు